గిడుగు వెంకటరామమూర్తి తెలుగు భాషకు ఎంతో గొప్ప సేవలందించిన ప్రముఖ చారిత్రక వ్యక్తి ఆయన వ్యవహారిక తెలుగును ప్రోత్సహించి అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషను ప్రచారం చేశారు సాంప్రదాయక పూర్వక తెలుగు భాషను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు గిడుగు వెంకటరామ మూర్తి గారు తెలుగు భాషకు అమూల్యమైన సేవలు చేసి ప్రముఖ భాషావేత్తగా పండితుడుగా నిలిచారు ఆయన అప్పటి వరకు తెలుగు భాష గ్రాంథిక భాష ఆధారంగా ఉండేది దీన్ని ఆయన సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సులభతరం చేయడానికి వ్యవహారిక తెలుగును ప్రచారం చేశారు సులభమైన భాష ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని విశ్వసించి ఈ ఉద్యమాన్ని నడిపించారు ఆ ఉద్యమం పేరు ఏమిటి అంటే తెలుగు భాషా సంస్కరణ ఉద్యమం గిడుగు వెంకటరామమూర్తి గారు చేపట్టిన ఉద్యమం విద్యారంగంలలో చాలా సేవలు చేశారు పాఠశాలల్లో విద్యా సంస్థల్లో తెలుగు భాషను సులభతరం చేయడానికి కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు విద్యార్థులకు అనువైన పుస్తకాలను రాశారు ఈయన ఇంకా చాలా గ్రంథాలు రచనలు రాశారు ఈయన ఒక పండితుడు రచయిత అలాగే మార్గదర్శిగా నిలిచారు ఈయన లేఖన మార్గదర్శిని అనే పుస్తకం రచించారు ఇది సులభమైన తెలుగు గ్రంథంపై ఆధారపడి ఉంది అనేక భాషా పరిశోధనలు చేశారు ఈయనకి చాలా గౌరవం దక్కింది ప్రతి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవంగా పాటించటం ఆయనకు నివాళిగా కొనసాగుతుంది తెలుగు భాషను ప్రాచుర్యం చేసిన గొప్ప భాషావేత్తగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది